నమస్కారం అండి చెప్పండి ఫో ఫోన్ చేసారు అండి అవునండి రాజస్థాన్ స్వీట్ షాప్ అవునండి

సరే అండి మీ ఎంత మందికి కావాలి అండి

అంటే ఒక వంద అది ఒక మీరు వంద చెప్పారు కాబట్టి ఒక నూట పాతిక నూట ఇరవై అయిదు వరకు వేస్తున్నాము అయితే నూట ఇరవై అయిదు అంటే మీకు ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలు పడుతుంది అండి ఒక పీస్ వచ్చి మామూలుగా అయితే మేము పది రూపాయలు అమ్ముతాము మీరు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఒక్కక్కటి వచ్చేసి మీకు ఎనిమిది రూపాయలు పడుతుంది అండి ఎనిమిది ఇంటు వంద ఎనిమిది వందలు కాకపోతే మనం నూట పాతిక వేస్తాం కదా వెయ్యి రూపాయలు అవుతుంది

అంటే మీకు ఇది ఎప్పటికి కావాలండి అంటే పొద్దున్నకు అయితే మేము నైట్ చేస్తాం అండి పొద్దున్న తెల్లారిగట్ల మూడింటికి ఆ టైమ్కి రారు కదా అందుకు నైట్ చేసి ఉంచుతాము కాదు మీకు సాయంత్రం కావాలి అంటే పొద్దున్నమొదలు పెట్టి మేము అప్పటికప్పుడు చేసి పంపుతాము సాయంత్రానికి అయితే ఆ రోజు పొద్దున్న చేసి మేము ఇస్తాము ఫ్రెష్గా ఉంటుంది అండి మీరు దేనికైనా దిగులు పడక్కర్లేదు ఇప్పుడు పన్నెండో తారీఖు సాయంత్రానికి కావాలా అండి అది ఒకటేనా స్వీట్తో పాటు ఇంకా హాట్ ఏమన్న కావాలాండి

అంటే మీరు ఎలాగో అది జిలేబి ఇస్తున్నారు కదా మిక్చర్ ఇస్తే బాగా ఉంటుంది

మీకు జీడిపప్పు మిక్చర్ కావాలంటే అది ఇస్తాను లేదంటే మాములు బూందీ మిక్చర్ అం అంటే జీడిపప్పుకి ఒకలాగా ఉంటుంది బూందీ అయితే ఒకలాగా ఉంటుంది జీడిపప్పు అయితే ఇప్పుడు రేట్ ఎక్కువ కదండి అది కేజీ వచ్చి ఆరు వందలు కేజీ ఆరు వందలు కదండి బూందీ అయితే మరి కేజీ ఎంతో ఉండదు కదా వంద రూపాయలు ఉంటుద్ది దానికి దీనికి ఎంత తేడా వస్తుంది అంటే దాన్ని బట్టి మీకు ఏది

సరే అండి అయితే మీకు అలా అయితే ఇప్పుడు ఒక యాభై గ్రాములు వేయ్యమంటారా మిక్చర్ అంటే ఒక గ్లాసు వస్తుంది టీ గ్లాసు వస్తుంది ఒక టీ గ్లాస్

కాదండి మిక్చర్ ఒకటి యాభై గ్రాములు జిలేబి ఒకటి అవునండి ప్యాకెట్కు వచ్చి యాభై గ్రాములు ఇస్ ఒక జిలేబికి ఒక యాభై గ్రాములు ఇది వస్తుంది అలాగ అలా అయితే మీకు యాభై అంటే వంద ప్యాకెట్లకి ఐదు కేజీలు అవుతుంది ఐదు కేజీలు అంటే ఇప్పుడు మాములు మిక్చర్ అయితే కేజీ ఆరు వందలండి ఆరు వందలంటే మీకు ఐదు కేజీలు కదా ఆరు వందలు ఇంటు ఐదు కేజీలు ఒకసారి చూసి చెప్తాను ఆగండి ఐదు ఇంటూ ఆరు వందలు మూడు వేలు అవుతుంది అండి మూడు వేలు ఇది ఒకటి వెయ్యి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అవుతుందండి అంటే కవర్లు ప్యాకింగ్ అంతా కలిపి

సరే అండి సరే అండి అయితే ఇప్పుడు మీకు ప్యాక్ చేసినప్పుడు అది జిలేబి వేరే కవర్లో పెట్టి చేయమంటారా లేదంటే మిక్చర్తో పాటు కలిపి సరే అండి సరే